మన భారతదేశంలో లేదా ఆంధ్రప్రదేశ్లోని చాలామంది స్థానిక సంగీత సంగీతకారులు చాలా మంది ఉన్నారు ఎవరూ అంటే ఎస్ పీ బాలసుబ్రమణ్యం గారు పంతుల రాము గారు ఇంకా సిద్ శ్రీరామ్ గారు ఇంకా చాలా మంది ఇలా ఉన్నారు ఇందులో మనకు ఆడవాళ్ళు కూడా ఉన్నారు చాలామంది వీళ్ళు పాడితే పాట ఎలా ఉంటాదంటే కోయిల కూసినంత అందంగా చాలా చక్కగా అనేది పాడుతారు వాళ్ళు మనం వాళ్ళ పాట వింటూ ఉంటే అట్లే మైమరచి పోతామన్నమాట అంత చక్కగా అంత తీయగా పాడుతారు